హలో వరంగల్ చౌరస్తాలో ఇది సరస్వ సరస్వతి బుక్ స్టాల్ కదా అండి మీ సరస్ మీ సరస్వతి బుక్ స్టాల్లో నేను వన్ వీక్ బ్యాక్ ఇంటర్మీడియేట్ హెచ్ఈసి హిస్ట్రీ ఎకనామిక్స్ బుక్స్ తీసుకున్నాను పైకి చూడడానికి కొత్తగా చాలా బాగా ఉన్నాయండి ఆ బుక్స్ ఓపెన్ చేసి లెసెన్స్ చూద్దామని బుక్స్ ఓపెన్ చేశాను కానీ మధ్యలో కొన్ని పేజీలు లెసెన్స్ లేవు మరి ఈ బుక్స్ మీ షాప్కి తీసుకుని రమ్మంటారా మీరు ఏమైనా ఎక్స్చేంజ్ చేయగలరా ఇది అలా కాదండి మీరు బుక్స్ మేము అడిగాము మీరు బుక్స్ ఇచ్చారు సీల్ బుక్స్ పైకి అంత బాగానే ఉంది కానీ ఈ లోపలు ఈ మధ్యలో లెసన్లు లేవు లెసన్లు ఎలా లేకుండా ఉంటే అది పూర్తి మీ బాధ్యతే కదా మళ్ళీ మేము ఏమైనా డబ్బులు కట్టాలా కన్సెషన్ స్లిప్స్ వన్ వీక్ బ్యాకు తీసుకున్నాను కదా కాకపోతే ఫోన్లో ఉన్నాయండి ఫొటోసు ఆ ఫోన్లో మీకు చూపించగలను మీరు షాపులో ఉంటారు కదా మరి మీకు రిటర్న్ ఇస్తాను రిటర్న్ ఇస్తే మళ్ళీ డబ్బులు మీకు డబ్బులు ఏమైన్నా కట్టవల్సి వస్తుందా డబ్బులు ఏం కట్టవలసిన అవసరం లేదంటారా మరి ఎప్పుడు రమ్మంటారు అండి ఎప్పుడు రమ్మంటారు

మేము ఇవ్వ లేదు మా బాధ్యత లేదంటారు ఈ కారణం వల్ల మీ షాప్ ఫోన్ నెంబర్ ఉన్నది మీకు ఫోన్ చేసి సరే రండి అని మీరు చెప్తే నేను రాగ వస్తాను ఓకేనాండి థ్యాంక్స్ అండి